నా జీవితంలో ఎదురైన కష్టం ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాను నేను కానీ నేను టెన్ టెండర్ వేసాను నా దగ్గర ఉన్న అమౌంట్తో తరువాత దాన్ని నేను ఆ టెండర్ నేను గెలిస్తే కొంత అమౌంట్ నాకు పెట్టవలసి వస్తుంది కానీ అమౌంట్ నా దగ్గర లేదు నా దగ్గర లేకపోవడం వల్ల నేను చాలా ఇబ్బందులు ఎదురుకొన్నాను చాలా మంది దగ్గర ట్రై చేసాను నేను నాకు ఇంత అమౌంట్ ఇవ్వండి మీకు పలానా టయానా ఈ అమౌంట్ ఇచ్చేస్తాను అని చెప్పినపుడు చాలా మంది ఆ చుద్దాము మాకు కుదిరితే చెప్తాము ఇళ్లిళ్ళా చాలా మంది చెప్పారు కానీ ఎవరు నాకు ఆ సహాయము అనేది చేయలేదు కానీ నేను ఏంటంటే నేను నాకు ఏ కష్టం వచ్చినా ముందుగా నా దేవుడికి మొరపెడతాను అలాగే నా దేవుడు అంటే యేసు క్రీస్తు ప్రభువారు ఆయనకి నేను మొరపెట్టునప్పుడు నాకు దేవుడి దయవల్ల నాకు ఒకరి ద్వారా చాలా పెద్ద అమౌంట్ నాకది వాళ్ళు అరెంజ్ చేసారు ఆ అలాగే దాన్ని నేను వారికి నా పని నా బిజినెస్ నిమిత్తం నేను పెట్టినప్పుడు అది దానికి ఎంత వరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకొని తరువాత నాకు అది మళ్ళీ వచ్చినప్పుడు నేను వాళ్ళకి తిరిగి ఇచ్చేసాను మాములుగా ఇది చెప్పడానికంటే మాములుగా ఇది చేసినప్పుడు చాలా కష్టపడ్డాను కానీ ఇది ఇంత ఈజీగా చేయడం కేవలం దేవుని వల్ల నాకు ఈ కష్టాన్ని నే ఎదురుకోగలిగాను